వీపునొప్పి పోగొట్టడానికి మన గృహాలలో చేసే వైద్యాలు ఏవిటంటే మొదటిది వేడి మసాజ్ అలాగా వెచ్చని నూనె లేదా నీటితో వీపుని మసాజ్ చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది వేడినీటి స్నానం వేడి నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు సడలించుకుంటాయి మరియు నొప్పి తగ్గుతుంది బెడ్ అండ్ రీచ్ వ్యాయామాలు ఈ వ్యాయామాలు వీపు కండరాలను సాగదీసి నొప్పిని తగ్గిస్తాయి ఎర్ర ఉల్లిపాయల ముద్ద ఎర్ర ఉల్లిపాయల ముద్దను వీపు నొప్పి ఉన్న ప్రాంతానికి అప్లయి చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది ఆవాలు మరియు నూనె ఆవాలు మరియు నూనెను వీపు నొప్పి ఉన్న ప్రాంతానికి అప్లయి చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది అల్లం టీ అల్లం టీ తాగడం వల్ల కండరాల నొప్పి తగ్గుతుంది పసుపు టీ పసుపు టీ తాగడం వల్ల మంట మరియు నొప్పి తగ్గుతుంది ఈ గృహ వైద్యాలు వీపు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి కానీ అవి తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి మీరు ఎప్పుడైనా తీవ్రమైన వీపు నొప్పిని అనుభవిస్తే వైద్యుని సంప్రదించండి కొన్ని చిట్కాలు అయితే నేను చెప్పాలి అనుకుంటున్నాను అవి ఏమిటంటే వీపుని సరైన స్థానంలో ఉంచండి అంటే కూర్చున్నప్పుడు లేదా నిలబడినప్పుడు వీపును సరైన స్థానంలో ఉంచడం ముఖ్యం వ్యాయామం వ్యాయామం చేయడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల వీపు కండరాలను బలోపేతం చేస్తుంది మరియు నొప్పిని నివారిస్తుంది ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండండి అధిక బరువు వల్ల వీపు నొప్పి పెరగవచ్చు మద్యం మరియు పొగ త్రాగడం నుండి దూరంగా ఉండండి మద్యం పొగ త్రాగడం వల్ల కండరాల నొప్పి పెరగవచ్చు